నమస్తే అండి అదే నన్ను వినయ్ గారు పంపించారండి మీకు కొన్ని పాలు కావాలి అది మా ఇంట్లో గృహప్రవేశం ఒకటి ఉందండి అందుకోసం ఒక పది లీటర్లు పాలు తీసుకుందామని వచ్చాము ఎలా ఇస్తారు ఏంటి అని చెప్పి

అది మనకు స్వచ్ఛమైన గేదె పాలు కావాలి అండి ప్యూర్ మంచివి ఎలా పడుతుందండి

అదే చూడండి కొంచెం అంటే పది లీటర్లు తీసుకుంటున్నాం కదా అదో

లేదండి మనకి గేదె పాలు కావాలి అండి ఎందుకంటే వంటలు అవి చేయడానికి నన్ను మంచి పాలు తీసుకోమని చెప్పారు

పది లీటర్లు అంటే మనకు వచ్చే వాళ్ళకి టీ కాఫీలు పెట్టడం లేదా కొన్ని ఏమో వంటలలో కూడా ఉపయోగిస్తారు అంటండి కొన్ని పాలు సంబంధించిన వంటలలో పెట్టడానికి మంచి స్వచ్ఛమైన పాలు కావాలని చెప్పారు దానికోసం స్వీట్లో కూడా వేయడానికి అవసరం అండి లేదండి మంచివి కావాలి అండి అంటే అందులో వాడడానికి స్వచ్ఛమైనవి కావాలి అన్నారు అందుకని

అదే అదే అండి పెరుగు తీసుకుంటాం అండి అదే మనకు ఇంకా డబ్బాలు ఉంటాయి కదండి పెరుగు బకెట్లు అవి తీసుకుందామని పాలు అయితే ముందు వాటికి కావాలి అన్నమాట

అదే మనకు ఎల్లుండికి అవసరం అండి అందుకని ముందుగా చెప్తే రెడీ చేస్తారు కదా

అలాగే అండి

ఓకే అండి తీసుకొస్తాం అండి మీరు రెడీ చేయండి అడ్వాన్స్ ఇవ్వమంటారా అండి

అలాగే అండి అలాగే అండి ఇస్తాం అండి అయితే సరే సరే ఓకే